ఆ బాబు నేను ఇంద్ర కాలనీ వాణి స్కూల్ నుంచి మాట్లాడుతున్న ఆ ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు పెద్దపల్లి హై స్కూల్ ట్రినిటీ ఇప్పుడు అందులోనే కంటిన్యూ చేస్తారా వేరే స్కూల్లో ఏమైనా జాయిన్ జాయిన్ అయిదాం అనుకుంటున్నారా ఏ క్లాస్ ఇప్పుడు మీది ఎక్కడ బాబు విలేజ్ పెద్దపల్లె నా ఆ పక్కన విలేజ్ పేరేంటి బ్రో ఆ వాణి స్కూల్ దగ్గర బాబు ఆ మంచిగా ఉంటుంది బాబు ఆ ఉన్నది హాస్టల్ కూడా ఉంది హాస్టల్ కూడా ఉంది బాబు ఆ అవును బాబు నర్సరీ టు టెన్త్ టెన్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి

ఆ మంచిగా ఆడిపిస్తారు ఇద్దరు పీటీ సార్లు ఉన్నారు బాబు ఇద్దరు ఆడిస్తారు ఆ అవును బాబు ఆ ఓకే బాబు రేపు వచ్చి కలవండి ఒకసారి పేరెంట్స్ను పిలుచుకొని

ఫీజు ఇక్కడికి వచ్చే మాట్లాడుకోవాలి బాబు లేదు లేదు హెడ్మాస్టర్ని కలిసి మాట్లాడండి ఓకే థ్యాంక్స్